లైబ్రరీ గురించి నాకు చాలా అనుభవం ఉంది ఎందుకంటే నేను కాలేజ్లో చదువుకుంటున్నాను నేను కాలేజ్లో చదువుకున్నప్పుడు మేము మా ఫ్రెండ్స్ అందరు లైబ్రరీకి వెళ్ళి మాకు టీచింగ్ చెప్తారు సార్ అప్పుడు కొ సార్ చెప్తారు కొన్ని మెటీరియల్ కొన్ని చెప్తాడు కానీ సార్ చెప్పిన సిలబస్కు ఉంటాయి కానీ ఇంకా బాగా దాంట్లో లేని మ్యాటర్ కూడా లైబ్రరీ బుక్లో దొరుకుతాయి మీరు వెళ్ళి లైబ్రరీలో చూడండి అప్పుడు మేము పోయి మేము మా ఫ్రెండ్స్ కలిసి లైబ్రరీకి వెళ్ళి అక్కడ చూసి మేము బుక్ రెఫర్ చేసి తీసుకొని వచ్చి చదివి మళ్ళీ మేము లైబ్రరీ రెండు రోజులు పెట్టుకొని ఆ బుక్ను బాగా రెఫర్ చేసి మళ్ళీ లైబ్రరీకి రిటన్ చేస్తాము ఆ బుక్స్ అన్నమాట అలాగే మేము ఇలా చదివామో అలాగే మా పిల్లలకు కూడా మేము మీరు బాగా చదువుకొని మీరు కాలేజ్లో చేరి అక్కడ లైబ్రరీకి వెళ్తే అక్కడ అనేక బుక్కులు ఉంటాయి ఆ బుక్కులు బాగా చదివి మీరు గ్రూప్ వన్ ఉంటాయి గ్రూప్ ఫో ఫోర్ అలా బుక్స్ ఉంటాయి బాగా చదివి మీరు జాబ్లు తెచ్చుకోవచ్చని మేము కూడా పిల్లలకు ఆసక్తి కలిగేటట్టుగా చెప్తాము